హలో నా పేరు శరణ్ నేను మీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని కాల్ చేశాను ఏమన్న వేకెన్సీస్ ఉన్నాయా మీ దాంట్లో

క్వాలిఫికేషన్ నాది డిగ్రీ అయిపోయింది ఇప్పుడే సో నేను నా అవంత్ అవంతి అండ్ డిగ్రీ కాలేజీలో చేసినాను స్టడీ నేను లేదండి నారాయణగూడ నారాయణగూడ నా పేరు శరణ్ నేను డిగ్రీ ఇప్పుడే కంప్లీట్ చేశాను నేను ఇంటర్ ఏమో గీతాంజలి కాలేజ్ ఇంక టెన్త్ ఏమో పైనీర్ కాన్సెప్ట్ స్కూల్లో చదివాను అంటే ఇప్పుడు కాల్ సెంటర్ కానీ ఏదన్న ఓకే ఓకే ఎస్ ఎప్పుడు రావాలి ఓకే ఎయిత్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అవునా ఓకే ఓకే ఓకే టెన్ థర్టీ

ఓకే ఓకే సార్ ఓకే సార్